హలో అవును అండి చెప్పండి నేను ఏ విధంగా సహాయపడగలను మీకు ఓకే తెలంగాణలో చాలా ప్లేసెస్ ఉన్నాయి అండి లైక్ మనకి తెలంగ హైదరబాద్లో ప్లేసెసా వరంగల్ ఇలా అన్నీ చూపించాలా లేకపోతే మీకు ఓన్లీ పర్టికులర్ వన్డేలో స్టేయింగ్ చేసి చూసి వెళ్ళిపోతారా మ్యామ్ ఓకే అంటే మీకు ప్లేసెస్ ఏమన్నా తెలుసా లేకుంటే మేమే ఏమన్నా స్పెషల్ ప్లేసెస్ దగ్గరికి తీసుకెళ్ళాలా మీకు

మీకు ఎ ఎన్ని రోజులు స్టే చేస్తా అన్నారు అండి ఓకే మ్యామ్ ఇప్పుడే చెప్తున్నాను ఫర్ డేకి ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఉంటుంది మ్యామ్ అమౌంటు యా మ్యామ్ మీరు స్టే చేసిన తర్వాత చెక్ అవుట్ చేసే రోజు కొంచెం మేము డిస్కౌంట్ ఇస్తాము ఎంతో కొంత మీకు వచ్చాక మాట్లాడితే మేము చెప్తాము యా ఎప్పుడు వస్తారండి ప్లానింగ్ ఎప్పుడు ఓకే అవును మ్యామ్ కారు కూడా కావాలా అండి మీకు మ్యామ్ మనకి తెలంగాణ ప్లేసెస్ అంటే చాలా ఉన్నాయి మ్యామ్ వరంగల్లో తర్వాత మేము ఇక్కడ మనకి భద్రాచలం పాపికొండల భ అవన్నీ ఉంటాయి హైదరాబాదులో మనకు ఇంకా ట్యాంక్ బండ్ చార్మినారు కుతుబ్మినార్ అండ్ తరువాత యాదాద్రి టెంపులు ఇట్లాంటివి చాలా ప్లేసెసే ఉన్నాయి అండి మీకు ఎక్కడెక్కడ కావాలో ప్రతి ఒక్క ప్లేసెసు విజిట్ చే విజిట్ చేయిస్తాం మీకు మాదే మొత్తం ఫుడ్డు మొత్తం బెడ్ ఫుడ్డు మొత్తం మాదే అండి మీదేమి ఉండదు జస్ట్ విజిట్ చేయడమే ఉంటుంది పర్సనల్గా ఏమైనా ఖర్చులు ఉంటే మీరు చూసుకోవాలి అంతే యా మ్యామ్ మేము మీకు ఒకసారి సెండ్ చేస్తాము మీరు ఇక్కడికి వచ్చాక కాల్ చేయండి ఆఫీసు అనేది బ్రాంచెస్ లాగా ఉన్నాయి హైదరాబాద్లో వరంగలో ఇలా అక్కడక్కడ బ్రాంచెస్ ఉన్నాయి అండి మాకు సో మీరు ఫస్టు హైదరాబాద్కి రండి బెటర్ దెన్ ఎందుకంటే మీకు ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి ఒక టు డేస్ ఇక్కడ విజిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వరంగల్కి అట్ల మేమే షిఫ్ట్ చేస్తాం మీకు లేదు మ్యామ్ మీకు ఫుడ్డు వల్ల అసలు ఏ ప్రోబ్లము ఉండదు ఓకే మ్యామ్ ఓకే ఐ విల్ అండర్స్టాండ్ ఎందుకంటే మీకు మంచి ఫుడ్డే మీకు నచ్చే ఫుడ్డే ఇట్లా బయట ఫుడ్డు కాకుండా ఇంక మేము ఇక్కడే ప్రిపేర్ చేయిస్తాం అండి బయట నుంచి ఏమి తెప్పించం ఓకే మ్యామ్ యా మ్యామ్ షోర్ థ్యాంక్ యూ మ్యామ్